నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన నటన నాకు బాగా నచ్చింది ఆయన ఎత్తూ ఆయన రంగూ ఆయనా నటించిన విధానం ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అంతే కాకుండా ఆయనని నేను ఎప్పుడు కలవడానికీ చాలా ప్రయత్నిస్తు ఉంటాను అదే విధంగా మోన్న పాలకొల్లు వచ్చారు అక్కడకీ నేను వెళ్ళాలి అని చాలా ఆశా పడ్డాను కానీ కలువలేకపోయాను ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు వారిని వదిలేసి నేను వెళ్ళలేను కాబట్టి అందుకని కలవలేకపోయాను ప్రభాస్ గారిని నేనేప్పుడు నా అభిమాని గా నా గుండెల్లో పెట్టుకోనే ఉంటాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనా తో పాటు అనుష్క గారు నటించిన సినిమాలు చాలా బాగున్నయి ఆయన ఇప్పుడు తీసిన సినిమాలు చాలా మంచి పేరు తీసుకు వస్తున్నాయి అదే విధంగా ఆయన్ని నేను కలిస్తే ఆయన నాతో కలిసి సినీమా తీస్తారా అని నేను ఆయనను అడగాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నటించడం అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను ఆయనను చూస్తూ ఉండడం నాకు చాలా ఇష్టం ఆయనని పర్సనల్గా కలిసినప్పుడు నేను నాతో నటించమని అడుగుతాను ఆయనని